అవును నేను గేమ్ బాక్స్లో ఎన్నో ఆటలు ఆడాను అవి ఆ గేమ్ బాక్స్లో ఆటలు ఆడినప్పుడు ఎంతో ప్రత్యేకంగా ఎంతో విజువలైజింగ్గా అనిపించింది ఆ గేమ్ బాక్స్లో ఆడిన ఆటలు అన్నీ ఫోర్ కే అండ్ పెద్దపెద్ద ఆటలు ఈ కాలంలో ఈ స్టూడెంట్స్ ఈ కాలేజ్ అండ్ ఎంప్లాయిమెంట్ ఎంప్లాయ్ ఎంప్లాయర్స్ ఈ ఆటలు చాలా ప్రత్యేకంగా ఆడుతారు అండ్ యూట్యూబ్లలో ఈ ఆటలు రికార్డ్ చేసి మరి అప్లోడ్ చేసి పైసలు ఎర్న్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ఈ ఆటలు మరింత ఫేమస్గా తయారు అయ్యాయి నేను ఆడిన ఆటలలో జిటిఏ ఫైవ్ వాచ్ డాగ్స్ టూ ఇప్పుడు ఇంకా ఎన్నో ఆటలు ఆడినాను ఇంకా ఇప్పుడు ఇప్పుడైతే ప్రత్యే ప్రత్యేకంగా స్కైబర్ టూ జీరో సెవెన్టీ సెవెన్ అయితే ఆడుతున్నాను ఈ ఆటలలో ఎంతో రియాల్టీగా ఎంతో త్రీడీగా గ్రాఫిక్స్ కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ ఈ ఈ ఆటలని ఎంతో డబ్బులను కోట్ల కోట్ల కోట్లు పెట్టి ఈ ఆటలను తయారు చేస్తారు ఎంతో ఒక ఒక విజువలైజేషన్ సంస్థ కూడా ఈ ఆటలకి ప్రత్యేకంగా పెడతారు ఎంతో వేల వేల ఎంప్లాయిస్ కార్మికులు ఈ ఆటలని తయారు చేయడానికి రాత్రి పగలు కష్టపడతారు ఈ ఆటలకి ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది ఈ ఆటలు ఆడడం వల్ల ఎంతో ఫీచర్ ఒక ఒక రకమైన ఫ్యూచర్ కూడా ఒక రకమైన ఎంప్లాయ్ ఎంప్లాయిస్ కూడా వస్తారు ఇంకా ఇది ఒక క్రియేటివిటీ ఫీల్డ్ అని కూడా చెప్పచ్చు ఈ ఆటకి ఇప్పు ఇప్పుడ ఉన్న జనరేషన్లో ప్రత్యేకం చాలా ప్రత్యేకంగా ఉంది చాలామంది చ చదువుకోని వాళ్ళు చదువుకుని నెక్స్ట్ ఏం చేయాలి అర్థం కానీ వాళ్ళు ఈ ఈ ఫీల్డ్లోకి వచ్చి ఎంతో క్రియేటివిటీతో ఎన్నో ఆటలు తయారు చేస్తున్నారు ఇప్పుడు రాబోయే ఆట వచ్చి జిటిఏ సిక్స్ కూడా రాబోతోంది అది రెండు వేల ఇరవై ఐదులో కూడా రాబోతోంది ఇంకా ఈ ఆట వల్ల ఎన్నో ఎంతోమంది స్టూడెంట్స్ కూడా ఎంతో మంచి క్రియేటివిటీలో ఎంతో మంచిగా వాళ్ళ నైపుణ్యం చూపెడుతున్నారు ఇంకా ఈ ఆటలు రావడం వల్ల ఏంటంటే పిల్లలు అనేది ఇంటి బయట ఆడడంవల్ల వాళ్ళ స్నేహితులు అంతా తగ్గిపోయింది ఇంట్లో వాళ్ళ స్నేహితులతో కూర్చొని టీవీ ముంగట గేమ్ బాక్స్లతో కూర్చుని వా ఆడడం ఒక మొదలుపెట్టారు కాకపోతే దీంతో వాళ్ళ కళ్ళు బాగా దెబ్బతింటాయి వాళ్ళ వల్ల తొందరగా ఐ సైట్ రావడము తొందరగా అద్దాలు రావడము అన్నీ పెట్టుకోవడం ఇవే ఇలాగా వాళ్ళకి ఐ ఆపరేషన్స్ రావడం కూడా జరుగుతుంది ఈ ఆటలు కొ వల్ల కొంచెం నష్టాలు ఉన్నాయి కొంచెం ఏంటి లాభాలు కూడా ఉన్నాయి ఈ ఆటలు కాకపోతే ఈ గేమ్ బాక్స్ అనేది కొంచెం అతి బాగా అసీ ఖరీదైన వస్తువు ఎన్నో యాభై వేలు నలభై ఐదు వేలు పెట్టి కొంటే కానీ గేమ్ బాక్స్ అనేది రాదు ఇంకా అప్డేటెడ్గా ఇప్పుడైతే గేమ్ బాక్స్ ఫైవ్ ప్రో కూడా వచ్చింది ఈ గేమ్ బాక్స్లో ఎన్నో ప్రత్యేకతలు ప్రత్యేకమైన ఆటలు కూడా ఆడుకోవచ్చు ఆడుతు ఆడుతు ఆడుతు ఇంకా కొత్త కొత్త ఆటలు కూడా దాంట్లో వస్తాయి ఇంకా ఎంతో గ్రాఫిక్స్ అద్భుతమైన గ్రాఫిక్స్ అద్భుతమైన ఆటలు అద్భుతమైనవి ఆ మ్యూజిక్ అండ్ వీడియోస్ కూడా దాంట్లో చేయచ్చు ఇంకా ఆన్లైన్ స్ట్రీమింగ్ చేయచ్చు కొంతమంది అయితే దాంట్లో ఆన్లైన్ స్ట్రీమింగ్ చేసి యూట్యూబ్లో లైవ్ పెడతారు ఇంకా ఇప్పుడు ఎన్నో ఆటలు కూడా వస్తున్నాయి ఇంకా పోతు పోతు పోతు దీనికి ఒక వ్యవస్థ కూడా ఉంటుంది